పండుగలు మరియు మతపరమైన మేము దేవతా విగ్రహాలను బాగా తయారు చేసి దానిని అలంకరించి బాగా అన్నీ చేస్తాము అలానే విగ్రహాలను పెట్టి దానికి పూజలు చేసి మాలలు వేసి అన్నీ చేసి బాగా చూసుకుంటాము అలానే దానికి కావాల్సిన మాలలు ఇవన్నీ బాగా తెచ్చి వేసి దానికి బాగా అలంకరించి సాంగ్స్ పెట్టి డ్యాన్స్ పెట్టి మ్యూజిక్ పెట్టి అన్నీ బాగా చేసి డ్యాన్స్ వేస్తాము అలానే మాకు చాలా పండుగలు అన్నీ ఉన్నాయి అన్నీ బాగా పార్టిసిపేట్ చేసుకుంటాము అలానే మేము తయారు చేసిన అనుభవం ఎలా ఉంది అంటే మాకు చాలా ఆనందాన్ని సంతోషాన్ని అన్నిటిని ఇచ్చింది అందువలన మేము ఎప్పుడు ఏ పండుగలు వచ్చినాకానీ అన్నిటిలో ముందుండి మేమే అన్నీ చేస్తాము అలానే మా చుట్టుపక్కల కూడా వినాయకుడు అవన్నీ పెడతారు అప్పుడు అందరూ మమ్మల్ని వచ్చి పిలుస్తారు రండికా రండికా అని మేము వెళ్లి అన్నీ బాగా చేసి అంటే ద దేవుడికి కావాల్సిన పదార్ధాలు అన్నీ చేసి పులిహోర ఇవన్నీ చేసి పెట్టి దేవుడికి పూజలు అన్నీ చేసినాక ఇవన్నీ తినేసినాక మళ్ళొచ్చి డ్యాన్స్ వేసి పూల మా మళ్ళీ డ్యాన్స్ వేసేసి మళ్ళీ సాంగ్స్ పాడేసి మళ్ళీ అన్నీ చూసుకొని నైట్ అంతా ఆడే పడుకొని మేలుకొని ఉండి మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ మాములుగా ఈవినింగ్ అయినాక మళ్ళీ పూజకి దేవుడికి అన్నీ చేసి ఇలా ఉంటాము అందువలన నాకు మతపరమైన విషయాలు ఏమి లేవు ఎందుకంటే అందరూ మనకి సమానమే కాబట్టి అందరినీ ఎప్పుడూ సమానంగా చూడాలి అందరూ ఎవరైతే ఏముంది అందరూ మన వాళ్లే కదా అని మనము ముందుకు వెళ్తూ ఉండాలి ఎవరిని తక్కువ చూ తక్కువ అంచనా వేసి మాట్లాడకూడదు ఏ మతమైతే ఏముంది ఏ జాతైతే ఏముంది అందరూ మనవాళ్లే కదా అని మనం సర్దుకు పోవాలి లేకపోతే నో నీది వేరే జాతి నాది వేరే జాతి అంటే ఒక స్కూలు ఉండదు ఒక కాలేజీ ఉండదు ఏమీ ఉండదు ఎందుకనగా అందరూ మనతోనే ఉండి అందరూ మన ఫ్రెండ్స్ లానే ఉండి ఎవరైతే ఏముంది అని నువ్వు నాకు సమానమే అని చెప్పుకోగలిగితే ఈ ఇలాంటి విషయాలు ఏమీ ఉండదు అందువలన నాకు చాలా పండుగలు అన్నీ నాకు ఇష్టమే ఇలా జరుపుకోవటం నాకు అందరితో జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అందుకు లైట్లన్నీ వేసి మేము బాగా ఎంజాయిమెంట్ చేస్తాము